హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఆయుష్మాన్ భారత్ ఇంకా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ బజాజ్ అలియాంజ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి వీటిలో మనకి వేచి ఉండే కాలము చూస్తే ముప్పై ఆరు నెలలు సాధారణంగా ఉంటుంది అయితే వేచి ఉండే కాలము ఇంకా ముందున్నటువంటి పరిస్థితులకు సాధారణంగా రెండు నుంచి నాలుగు సంవత్సరాలు వేచి ఉండే కాలం అనేది ఉంటుంది తక్కువగా వెయిటింగ్ పీరియడ్ చూస్తే అది ప్లాన్ అనేది ఎంచుకోవడం అనేది మనకి మంచిగా ఉంటుంది అన్నమాట ఇంకా కో పేమెంట్స్ ఇంకా ఎక్స్క్లూషన్స్కి విషయానికొస్తే ప్లాన్లో సహ చెల్లింపులు మరియు మినిహాఇంపులు వివరాలను సవివరంగా చదవాలి కొన్ని ప్లాన్లు ముందుగా ఉన్న పరిస్థితులు సంబంధించి ప్రత్యేక నిబంధనను కలిగి ఉండే అవకాశం అనేది ఉంటుంది ఇంకా ప్రీమియం కాస్ట్ విషయానికొస్తే అది వయసు తర్వాత ఆరోగ్య పరిస్థితి ఇంకా కవరేజ్ పరిమితుల పైన అది ఆధారపడి ఉంటుంది ఒకటి మన ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని కరెక్ట్గా మనకి ఏ ప్రీమియం అయితే సూటబుల్ అవుతుందో దాన్ని ఎంచుకోవడం మంచిది ఇంక ప్లాన్లు ఎంచుకునే ముందు ఏం చేయాలి అంటే ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో సంప్రదించి ముందుగా ఉన్న పరిస్థితులు సంబంధించిన కవరేజ్ ఇంకా వేచి ఉండే కాలము ఇంకా ఇతర నిబంధల గురించి ఆ యొక్క సమాచారం అనేది మనం పూర్తిగా పొంది దాన్ని క్లియర్గా తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్